నేను ఇటీవల జరుపుకున్న పండుగ అంటే క్రిస్మస్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ నేను అయితే నా కుటుంబంతో చాలా బాగా జరుపుకున్నాను నా కు నా మా ఇంటికి మా రిలెటీవ్స్ చాలా మంది వచ్చారు మా ఆంటీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరం కలిసి పిండి వంటలు చేసుకోవడం మా పెద్దమ్మవాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరు కలిసి పిండి వంటలు చేశారు అవన్నీ తింటు మేము చర్చికు వెళ్ళి ఇంకా అసలు మేము క్రిస్మస్ను అయితే చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తు చాలా బాగా జరుపుకున్నాం